మా జిల్లాలో ప్రధానంగా మాకు గవర్నమెంట్ ఆస్పత్రులు ఉన్నాయి నిమ్స్ మహారాజా ఆసుపత్రులు వంటివి ఆసుపత్రులు మాకు ఉన్నాయి ఇక్కడ అన్ని పేద ప్రజలకు ఉచితంగా దొరుకుతాయి మందులు కూడా ఉచితంగా దొరుకుతాయి అదే విధంగా మాకు అమృత చిల్డ్రన్ హాస్పిటల్ కూడా ఉంది ఈ అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేది కూడా మాకు చిన్న చిన్న మా మందులు అవి మాకు ఫ్రీగా ఇస్తారు అలాగే విటల్ మెడికల్స్ కూడా మాకు కరోనా టైంలో చాలా ఎక్కువగా సర్వీస్ చేశారు వాత్సల్య హాస్పిటల్ అయితే కోవిడ్ పేషంట్లను ఉచితంగా ట్రీట్ చేసి నయమయ్యే వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు మాకు క్లినిక్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవి కరోనా టైంలో మాకు అన్ని విధాలా సహకరించారు అందరు కూడా